ప్రభుత్వం అంటూ సంస్కృతీ ఏమీ అంటే సంస్కృతిని ఎవ్వరు కానీ చా ఎవరైనా కూడా మన సంస్కృతిని వదిలి పెట్టాలని ఎవ్వరూ అనుకోరు అంటే వాళ్ళూ వాళ్ళకి సమన్వయం అంటూ వీళ్ళ మీద వాళ్ళు దుమ్మెత్తుకోని పోసుకోవడం వాళ్ళ మీద వీళ్ళు దుమ్మెత్తి పోయడము ఇలానే జరుగుతుంది మళ్ళీ ఇంకొకటంటే ఇప్పుడు హామీలు ఒప్పుకుంటారు కదా వాటిని ఇలా నెరవేర్చాలి వచ్చిన డబ్బులని ఇలా యూ యూస్ చెయ్యాలి అనేది ఒక్కటే సందర్భాల వల్ల సంస్కృతిని ఎక్కువ కొంచెం పట్టించుకోవడం లేదు అనేది నా ఉద్దేశము ఎలాంటి సంస్థలు పెట్టడం లేదు ఎలాంటి ఇప్పుడు స్కూళ్ళల్లనే కాకపోతే స్కూళ్ళలనే మన సంస్కృతి పిల్లలు మర్చిపోతున్నరనే టీచర్స్ ఏ కానీ సార్ లే కానివ్వండి వాళ్ళే కొంచెం నేర్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రభుత్వము అంటూ ఎలాంటి గౌరవం ఇస్తుందనేది నాకు కూడా ఎక్కువ తెలియదు